నేను మొక్కల్ని ఎక్కువగా పెంచుతాను ఆ మొక్కలు పెంచడానికి కావాల్సింది మెట్టి మట్టి మట్టిని ఎక్కువగా వాడుతాను అలాగే మట్టి ఎర్రమట్టి వాడుతాను ఎర్రమట్టిని అలాగే కంపోస్టును అలాగే కోకో పిట్ని వాడుతాను ఈ మూడు కలిపి మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తాను కుండీలు కుండీ తీసుకోని అందులో కంపోస్టు ఎర్రమట్టి కోకో పీట్ కలిపి కుండీలో వేసి ఆ మూడు కలిపి సమపాల్లో కలిపి కోకో మొక్కలు కుండీలో వేసి ఆ కుండీలో మొక్కను పెడుతాను ఆ మొక్కను పెంచుతాను ఆ మొక్క మంచిగా ఎదగడానికి నేను రోజు ఇంట్లో వండిన కూర కూరగాయలు చెత్త ఉంటుంది కదా ఆ చెత్త అన్నిటిని కుండీకి కుండీలో వేస్తాను కుండీలో వేయడం వల్ల మొక్క ఎంత వేపుగా పెరుగుతుంది మంచి ఫలవర్దమైన కూరగాయలను ఇస్తుంది అందుకనే వాటిని వాడుతాను ఎరువులను వాడను ఎరువులను వాడడం వల్ల ఆహా కూరగాయలు మంచిగా రావు అందుకని నేను ఎరువులని వాడను ఎరువులు వాడితే అవి మనకి విష ఆహారాన్ని అయిపోతుందని అందుకని నేను ఎరువులని వాడకుండా కూరగాయలకి చెత్తనే వాడుతాను అందుకని నా మొక్కలన్నీ వేపుగా చక్కగా పెరిగి మంచిగా ఎదుగుతాయి